భారతదేశంలో ఒక బహుళ పార్టీ ప్రజాస్వామ్య దేశం దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి వీటిలో కొన్ని జాతీయ స్థాయిలో పనిచేస్తున్నాయి మరికొన్ని రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నాయి ప్రతి పార్టీ కి దాని సొంత అభిప్రాయాలు మరియు విధానాలు ఉన్నాయి మరియు అవి దేశాన్ని ఎలా పాలించాయి అనేదానిపై విభిన్న అభిప్రాయాలను కలిగి ఉన్నాయి ప్రజాస్వామ్య దేశంగా భారత దేశంలో ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి స్వేచ్ఛను కలిగి ఉన్నారు తమకు నచ్చిన పార్టీ ని ఎన్నుకోవచ్చు మరియు వారి ప్రాధాన్యతలను ప్రతిభంబించే నాయకులను ఎన్నుకోవచ్చు ఇది భారతదేశం యొక్క ఒక బలమైన పాయింట్ మరియు ఇది దేశానికి స్థిరత్వం మరియు శాంతిని అందించడంలో సహాయపడుతుంది అయితే భారతదేశంలో రాజకీయాల్లో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఒక సమస్య ఏంటంటే రాజకీయ పార్టీలు కొన్ని సార్లు అవినీతి మరియు అవినీతిలో పాల్గొంటాయి మరొక సమస్య ఏమిటంటే రాజకీయ పార్టీలు కొన్ని సార్లు విభజన మరియు వివాదానికి దారి తీస్తాయి నాకిష్టమైన రాజకీయ నాయకుడు మహాత్మాగాంధీ అతను భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఒక కీలక నాయకుడు మరియు అతను అహింసా మరియు సత్యం యొక్క సిద్ధాంతాలను ప్రోత్సహించాడు నాకు గాంధీని కలిసే అవకాశం వస్తే నేను అతని నుండి కొన్ని ప్రశ్నలను అడగాలి అనుకుంటున్నాను నేను అతని నుండి అతని స్వాతంత్య్ర పోరాటం యొక్క సవాళ్ళు మరియు అవకాశాల గురించి అడగాలనుకుంటున్నాను నేను అతని నుండి అతని అహింస మరియు సత్యం యొక్క సిద్దాంతాల యొక్క ప్రాముఖ్యతను గురించి అడగాలనుకుంటున్నాను భారతదేశ రాజకీయాలు మరియు రాజకీయ పార్టీ ల గురించి నా అభిప్రాయాలు ఇవి భారతదేశపు ఒక బహుళ పార్టీ ప ప్రజాస్వామ్య దేశం మరియు దాని రాజకీయాలు చాలా సంక్షిప్తంగా మరియు విభిన్నంగా ఉంటాయి అయితే భారతదేశం యొక్క రాజకీయాలు దేశాన్ని స్థిరత్వం మరియు శాంతిని అందించడంలో సహాయపడుతుంది అని నేను నమ్ముతున్నాను